మా గ్రామంలో ఉన్న ఏటిగట్టు అదేవిధంగా పద్మనాభ స్వామి గుడి కొండ ఆ కొండపైన ఉన్న దేవాలయంలో దృశ్యాలు నాకు చాలా ఇష్టము ఎందుకు అంటే నాకు మా గ్రామంలో వాతావరణం చాలా బాగా నచ్చుతుంది చల్లని వాతావరణం ఎటు చూసినా పచ్చని పొలాలు ఎత్తైన కొండ ఆ కొండపైన పద్మనాభ స్వామి దేవాలయం ఇవి మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాయి నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను వర్షాకాలంలో ఏటిగట్టు దగ్గర ఏరు అనేది అలా జారుతూ పడుతూ చాలా అందంగా ఉంటుంది మేము అందులో స్నానాలు చేసి సరదాగా ఈత ఆడుతూ మేము ఎక్కువగా ఆడుకుంటూ ఉంటాము ఎక్కువగా అందరమూ ఇక్కడే కలుస్తూ ఉంటాము అందుకే మా గ్రామంలో నాకు ఏటిగట్టు అన్న పచ్చని పొలాలన్న ఎతైన కొండలన్న నాకు చాలా ఇష్టము